తీవ్రమైన వడగండ్ల వాన కారణంగా మీ పంటలు నష్టపోయినట్లయితే మీ పంట భీమ ప్రొవైడర్కు క్లెయిమ్ దాఖలు చేయడం అత్యవసరం మొదట మీరు బీమా కంపెనీ క్లెయిమ్ విభాగానికి కాల్ చేసి క్లెయిమ్ ప్రతినిధితో మాట్లాడాలని కోరుకోవాలి మీ పంటకు జరిగిన నష్టాన్ని దెబ్బతిన్న భూభాగాన్ని మరియు వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని స్పష్టంగా వివరించాలి ప్రతినిధిని సంప్రదించి క్లెయిమ్ ప్రక్రియలో ఏ ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో తెలుసుకోవాలి సాధారణంగా బీమా పాలసీ నకలు భూమి హక్కు ధ్రృవీకరణ పత్రాలు పంట నష్టం ఫోటోలు లేదా వీడియోలో స్థానిక వ్యవసాయ అధికారుల ధ్రృవీకరణ పత్రం మరియు బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి అదనంగా క్లెయిమ్ ప్రాసెసింగ్కు ఎంత సమయం పడుతుంది మరియు మీరు ఇంకా ఏవైనా అదనపు దశలు పాటించాలా లేదా అనే విషయాలను ప్రతినిధితో స్పష్టంగా తెలుసుకోవాలి